నేను మా ఆఫీస్లో మా హెచ్ఆర్ నాకో ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటానికి నాకు ఒక వారం రోజులు టైం ఇచ్చారు ఆ వారం రోజులలో చేసి ఇవ్వటానికి నాకు చాలా కష్టమైంది అండి మా టీం సపోర్ట్ తీసుకుని మా హెచ్ఆర్ ఇచ్చిన వారం రోజుల టైంనే నేను ఆరు రోజులలో కంప్లీట్ చేసి సబ్మిట్ చేసాను అండి నేను ఈ ప్రాజెక్టు చేయటానికి ఎలా చేయాలా అని చాలా కష్టపడ్డాను అండి మా టీం సపోర్ట్ ఉండబట్టి నేను ఇది సాధించగలిగాను ఏడు రోజులు టైంలో నేను ఆరు రోజులలో సబ్మిట్ చేయగలిగాను అంటే మా టీం సపోర్ట్ ఉంది అండి